ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే కోవిడ్ నైన్టీన్ భారత ప్రభుత్వం లేదా స్టేట్ ప్రభుత్వం కోవిడ్ నైన్టీన్ని ఎలా అడ్డుకుంది సోషల్ మీడియా అనేది మనుషులని ఎలా ఇంప్యాక్ట్ చేసింది

ఫేస్బుక్ వాట్సాప్ ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ ఇవన్నీ సోషల్ మీడియాస్ ఇందులో మెయిన్గా ఫాల్స్ న్యూస్ ఎక్కువ ఉంటాయి రియల్ న్యూస్ కూడా ఉంటాయి ఫాల్స్ న్యూస్ అంటే కోవిడ్ నైన్టీన్ వచ్చిన వాళ్ళు చనిపోతారు ఇక వాళ్ళకి రికవర్ తగ్గదు కోవిడ్ నైన్టీన్ వస్తే ఇంక కన్ఫమ్ చనిపోతారు అలాగ చెప్తారు కానీ కోవిడ్ నైన్టీన్ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పటికి బతికే ఉన్నారు కోవిడ్ నైన్టీన్ వల్ల అంత ప్రాబ్లం ఏమి లేదు బట్ కరెక్ట్గా మనం మంచిగా టాబ్లెట్స్ నీట్గా మెయింటైన్ చేస్తే కోవిడ్ నైన్టీన్ తగ్గుతుంది ఇంక సోషల్ మీడియా వల్ల ఏంటి ఇంపాక్ట్ ఎక్కువ అయిందంటే సోషల్ మీడియాలో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫాల్స్ న్యూస్ ఎక్కువ ఫేక్ న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోతాయి దానివల్ల ఏమవుతుంది పబ్లిక్ అనేది చాలా ప్యానిక్ అవుతుంది పబ్లిక్ ప్యానిక్ అయితే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేసిన కూడా పబ్లిక్ అనేది ప్యానిక్ అయితే ఇంక కష్టం అది సో ఆ ఫాల్స్ ఎలిగేషన్స్ ఉండకూడదు నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు ఎవరికైనా కోవిడ్ నైన్టీన్ వస్తే వాళ్ళని ఎక్కిరిచటం వాళ్ళని భయపెడటం వాళ్ళని దూరం పెట్టటం అలాంటివి చేస్తే వాళ్ళకి చాలా సీరియస్ అయిన శిక్షలు వేస్తారు తర్వాత కోవిడ్ నైన్టీన్ వచ్చి తగ్గిపోయిన పర్సన్స్ని ఇంకా నీకు కోవిడ్ వచ్చింది నువ్వు బతికే ఉన్నావు నువ్వు నా దగ్గరికి రావద్దు ఇలాంటివి ఏమన్నా చెప్తే వాళ్ళు పర్సనల్గా ఫీల్ అవుతారు అలా ఏమి చేయకూడదు అలా చేసిన గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళకు ఖచ్చితంగా ఏదో ఒక పనిష్మెంట్ శిక్ష మటుకు ఉంటుంది కోవిడ్ నైన్టీన్ ఇన్ఫ్లుయెన్స్ అంటే కోవిడ్ నైన్టీన్ మంచిగా ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు చెడ్డగా ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు మంచిగా అంటే ఏమి జరిగినా బి పాజిటివ్ మంచిగా ఉండాలి అని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది కోవిడ్ నైన్టీన్ ఇక ఇది పెద్ద ఈ రోగం ఇక తగ్గదు ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఆ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించాలి ఫస్ట్ దానివల్ల చాలా ఇంప్యాక్ట్ అయ్యారు పబ్లిక్ తర్వాత డిస్క్రిమినేషన్ డిస్క్రిమినేషన్ ఏమైంది ఎవరైనా కోవిడ్ నైన్టీన్ వస్తే వాళ్ళని తక్కువ చేసి చూడకూడదు వాళ్ళకి మనం ఎక్కువ మనం సపోర్ట్ చేస్తే ఎక్కువ మనం సహాయం చేస్తే వాళ్ళకి తగ్గుతుంది అప్పుడు మన ఇండియా గవర్నమెంట్ అందరు వాళ్ళు చేసిన కష్టం మొత్తం పోతుంది ఒక్క మనిషి బతికినా పర్సనల్ డేటా పీపుల్ మనుషుల పర్సనల్ డేటాని ఎప్పుడు పబ్లిక్లో పెట్టకూడదు ఎందుకంటే కోవిడ్ నైన్టీన్ వచ్చి వాళ్ళ ఫొటోస్ కానీ వాళ్ళ నేమ్స్ కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ ఏదన్నా బయట పెడితే ఫ్యూచర్లో వాళ్ళకి కొవిడ్ నైన్టీన్ తగ్గినా కూడా నీకు వచ్చింది నీకు ఇలా జరిగింది ఇది అయింది అని ఆ పర్సన్ని క్వశ్చన్ చేస్తారు ఆ పీపుల్ని అలా ప్రశ్నించడం కరెక్ట్ కాదు సో వాళ్ళు ఇంకా లో అయిపోతారు ఇంకా ఫీల్ అవుతారు సో అలా చేయకూడదు మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇన్ఫర్మేషన్ తప్పుగా ఇవ్వకూడదు ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ అలా తప్పుగా ఇస్తే ఖచ్చితంగా అంటే తెలిసిన వాళ్ళు కూడా ఓ ఇది కరెక్టా అని చెప్పి రాంగ్ రూట్లో తప్పు దారిలో వెళ్తారు సో మనం అసలు అలా మిస్లీడింగ్ చేయకూడదు ఏమి నిజం ఉంటుందో అదే ఎప్పుడు సోషల్ మీడియాలో చెప్పాలి పెట్టాలి అది ఎలాంటి కంటెంట్ అయినా నిజాన్ని మాత్రమే చూపించాలి గవర్నమెంట్ చాలా సహాయం చేసింది కోవిడ్ నైన్టీన్ అప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టింది చాలా అడ్డుకుంది ఫ్రీ ఫుడ్ ఇచ్చింది బియ్యం ఇచ్చింది ఆల్ ఇండియా వైడ్ పీపుల్కి శానిటరైజ్ చేసింది మాస్క్ కన్ఫామ్గా పెట్టుకోమని కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు లాక్డౌన్స్ చాలా కృషి చేసింది చేశారు ఇండియన్ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ చాలా వర్క్ చేశారు చాలా ట్రై చేశారు సో ఫైనల్లీ కోవిడ్ నైన్టీన్ అప్పుడు ఇంత ప్రాసెస్ జరిగింది